కరెంటు ఆఫీసేనండి మాకు కరెంటు పొయిందండి ప్రొద్దునెప్పుడో పోయింది ఎప్పుడొస్తుంది

ప్రొద్దుట్నుంచి వాటర్ కూడా లేదండి మాకు మరి కొంచం తొందరగా వచ్చేటట్టు చూడండి మాది సింగ్ నగర్ ఏరియా అండి సింగ్ నగర్ ఏరియా అండీ మాది సరే తొందరగా వచ్చేటట్టు చూడండి ప్రొద్దుట్నుంచి వాటర్ కూడా లేదు సరేనండి సరేనండి

అలాగేనండి అదే కొంచెం తొందరగా అయ్యేటట్టు చూడండి ప్రొద్దుట్నుంచి వాటర్ కూడా లేవు కరెంటు కూడా లేదు అదీ చెప్తున్నాను

హలో

అదే కొంచెం తొందరగా అయ్యేటట్టు చూడండీ సరే